నమస్తే అండి ఎవరండీ ఇలా ఇచ్చేస్ అండి కా జన్గా ఉంటుంది నా బ్రాంచ్ అవును జనగామ అండి

అంటే బడ్జెట్ బట్టి ఉంటది మేడం ఇప్పుడు హైనా రూట్లో ఒక రకంగా ఉంటుంది ఇది జన్గా రూట్లో ఒక రకంగా ఉంది మాకు నాలుగు ఉన్నాయి సైట్లు రోడ్లను బట్టున్నది మీ బడ్జెట్ చెప్తే మీ బడ్జెట్ బట్టి చెప్తా మీకు మేడం అవున్ మే అవున్ మేడం ఇప్పుడు నాల్గు నాల్గు రూట్లో ఉన్నాయి మేడం ఫ్లాట్లు అది మా కంపెనీకి నాలుగు దిక్కుల ఉన్నాయి సైట్లు మీక్ మీక్ చెప్పే బడ్జెట్ బట్టి మీక్ సైట్ చెప్తాం మీకే ఏ బడ్జెట్లు కావాలే టొంటీ ల్యాక్స్ అంటే మేమే అయినా అవి ఎత్తుకోన్ రాండి మంచి వెంచర్ ఉంది అవున్ అదే మేడం ఇప్పుడు మీరు ట్వంటీ లాక్స్ చెప్పిన్నారంటే మేడం మీరు బడ్జెట్ ప్రకారము అది ఏ కార్ అన్ మీకు కార్ చూస్తే మీరు సైడ్ చూస్తే వెంచర్ చూస్తే మీరా వెంచర్లో ఫస్ట్ రోల్లో ఒక రకం ఉంటది సెకండ్ రోల్లో ఫస్ట్ సెమ్ ఫ్లాటు సెకండ్ ఫ్లాట్ అట్లుంటాదన్నట్టు డివైస్ దాన్ బట్టి మీర్ చెప్తే మీరు చెప్పే దాన్ని బట్టి దా కొంచెం ముందుకు రోడ్డు రోడ్ పేసుగుంటే ఒక రకంగా ఉంటది అదే బ్యాక్ సైడ్ ఉంటే ఒక రేట్ ఉంటాది దాన్ని ఒకసారి మీరు చూస్తే మీరు ఫ్లాట్ గిస్ సార్ మాక్కావాలంటే మేము చెప్తాం ఇప్పుడు మీరు ట్వంటీ ల్యాక్స్ అన్నారు కాబట్టి మీకు ఆయా రూట్లే బాగుంటాయ్ మేడం తీస్కోవాలనిపిస్తే బాగుంటది ఏ వేరిఫైయి ఏ వెరిఫికేషన్ లేదు మేడం అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటాయి మా దగ్గర మీరు తెలుసుకోండి కాకపోతే బయట మీరు నాకు డాక్యుమెంట్ పరంగా మీరు తెలుసుకోండి మా కంపెనీ గురించి మంచి డాక్యుమెంట్ డాక్యుమెంటేషన్ ఉంటది ఏ వెరిఫికేషన్ లేకుండా మాదగ్గర అన్నీ ప్రాపర్గుంటయి సైట్ గూడా మంచి లెవెలింగ్ ఉంటది మంచి ఫేసింగ్ ఉంటది మీకు కన్స్ట్రక్షన్ వరకు కుడా మంది ఎందాకాలం హెల్ప్ చేస్తారు ఎటువంటి మాకు మాకా ఎటువంటి ఫ్రాడ్ ఉండదు మేడం మా కంపెనీలో కాకపోతే మీరు తెలుసుకోండి బయట కూడా తెలుసుకోండి చాలా మేము చాలా సేల్ చేసినం వెదర్లో అంటే మూడు వెంచర్ కంప్లీట్ చేసినం నాలుగు వెంచర్లున్నాయి ఐదార్ రూట్లో ఉన్నయ్ పాలకొత్తు రూట్లో ఉన్నయ్ అంటే మీ సూర్యపేట రూట్లో ఉన్నయ్ టర్నింగ్ మీద మీ బడ్జెట్ని బట్టి మీరెక్కడంటే అక్కడ అడుగుతారు మేము కూడా ఏ రోల్లో కావాలన్నా మీకు మెయిన్ రోడ్డు కావాలంటే మెయిన్ రోడ్డు కూడా ఉన్నాయి మేడం ఫ్లాట్లు అవును మేడం మీకు మెయిన్ రోడ్డుకున్నాయి మీరాండి వస్తే మేమ్ ఒకసార్ మీరాండి మీరు ఎప్పుడు వస్తారో చెప్తే మాక్ కాల్ మళ్ళక సారి మాక్ కాల్ చేయండి మీర్ వచ్చేముందు మేము కూడా ఆవలేవ్ రూట్లో మీకు ఒకటిగాపోయిన మీకు నా సైడ్ చూపిస్తాం హైడ్రాబాద్ రూట్లో చూపిస్తాం సిద్దిపేట్ రూట్ చూపిస్తాం మీకు ఏ రూట్లో నచ్చితే ఆ రూట్లో తీసుకోండి అన్నీ దగ్గర్ల నాలుగు వైపులా ఉన్నాయి అంటే వెంచర్లో

ఈ బడ్జెట్ అంటే ఇప్పుడు మెయిన్ రోడ్ కాదు మేడం మెయిన్ రోడ్డు కాబట్టి మంచి రేట్లే ఉన్నాయి మంచి రేట్లున్నయి ఇంక మంచిగా మంచి ఫ్లాట్ కావాలనుకుంటే ఒక తప్పదు ఇంకా పెట్టుకోవాలే మనాకు నచ్చిన ఒక ఫ్లాట్ దొరకాలంటే వెనుక ముందు ఆలోచించకుండా లేద్ మేడం బావున్నాయ్ ఒకసారి మీరు చూడండి ఒకసార్ వచ్చి మీరు మా వెంచర్ రాండి వెంచర్ వస్తే మీకు చూపిస్తాం మీరది ఏ రూట్లో నచ్చితే ఆ రూట్లో తీసుకోండి

రండి ఈ సూర్ రండి రేపు రండి

మాకొవచ్చి మీర్ జాయిన్ అయ్యినాకొచ్చి కాల్ చేయండి మేడం కాల్ చేస్తే మేము మా ఒక పిల్లోడిని పంపిస్తాం మీర్ తీసుకొత్తరు

తప్పకుండా మేడం ఇప్పిత్తాం బానే ఉన్నయి ఓకే థాంక్ యూ మేడం రాండి వెళ్ళే ముందు బయలుదేరే ముందు ఫోన్ చేయండి మేము గూడా అవలేబులుగుంటాం ఓకే ఓకే మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం రాండి ఓకే పర్లేదు థ్యాంక్ యూ మేడం రాండి